చెరువు మంచి బాగా వాటర్ ఉంటాయి అందులో పక్కా వాటర్ఫాల్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి వాటర్ వాటర్కి ఏమి మాకు ఇబ్బంది లేదు సో అది కాకుండా మాకు ఒక దగ్గర వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్లో కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు వాటర్ ఉంటాయి ఇబ్బందులు అనేవి ఏమీ లేవు వాటర్కు కాకపోతే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ఎప్పుడు ఎండాకాలం ఉంటుంది వానాకాలం ఉంటుంద చలి కాలం అన్నీ కాలాలలో మాకు వాటర్ ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాటర్కు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాటర్ కూడా మంచి మంచి వాటరొస్త వాటర్ వస్తాయి మాకు ఎక్కడ కూడా ఎలాంటి వేస్ట్ వాటర్ రావు ఈ వాటర్ అనేది మంచిగా ప్యూరిఫై వాటర్ లాగా వస్తుంది చెరువు చెరువులు చెరువులో కూడా ఎక్కువ పొలాలు బాగా పండుతాయి చెరువుకు కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ నుంచి కూడా మస్త్ వాటర్ వస్తాయి పెద్ద పెద్దగా పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి అందులోకి వెళ్ళి వస్తాయి వచ్చినపుడు అంటే మా ఊరిలో ఈ చెరువు నీళ్ళు కానీ ఇంకా కాల్ కాలువ వాటర్ వచ్చినపుడు మాకు పొలాలు కానీ అందరం కూడా అక్కడకి చెరువు నిండుతాయి చెరువు నిండినప్పుడు అక్కడికి అందరము వెళతాము ఫోటోలు దిగుతాము మత్తడి పోస్తుంది అక్కడ చేపలు ఎక్కి వస్తాయి మస్త్ ఎంజాయ్ అంటే మస్తు ఎంజాయ్ ఉంటుంది అప్పుడు ఎంజాయ్ అంటే మేము మా ఫ్రెండ్స్తో చేసినప్పుడు ఎంజాయ్ వేరే ఉంటుంది అలాంటి ఎంజాయ్ వాటర్కి అని చెరువులో పడితే మాత్రం వెరీ డేంజర్ అది కూడా గుర్తుంచుకోవాలి అక్కడకి వెళ్ళినప్పుడు చెరువును మనం పలాన వాటిని చూడటానికి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి అక్కడ మనం ఎలాంటి దాని గురించి చెప్పవద్దు చూడవద్దు మనం ఎంత సేఫ్గా ఉంటే అంత మంచిది తర్వాత మనం కానీ ఎవరు వెళ్ళినా కూడా వాటర్ చూడటానికి వెళ్ళినప్పుడు ప్రక్క వాళ్ళు వచ్చినపుడు వాళ్ళకి కూడా చెప్పాలి ఏంటంటే ఇట్లా వాటర్ అనేవి లోపల దిగవద్దు వెరీ డేంజర్ అని చెప్పాలి ఇంకెవరికైనా పలానా దగ్గర మా అక్కడ అది ఉంది ఇది ఉంది అని కూడా చెప్పవచ్చు సో ఈ వాటర్ అనేది మనకు వర్షం పడ్డప్పుడే కానీ అప్పుడే ఇక్కడ కొన్ని కొన్ని ఊళ్ళలో మనకు వర్షం పడ్డప్పుడు వస్తాయి కాని మా దగ్గర అట్లా కాదు వర్షం పడ్డా ఎండ పుట్టినా చలి కాలం వచ్చినా ఈ మూడు కాలంలో మా దగ్గర చెరువు ఉంటుంది చెరువులో వాటర్ వస్తాయి ఇంక్

వాటితో పాటు ఇలాగా కూడా ఒక పెద్ద మాకు వాటర్ ట్యాంక్ ఉండేది అన్నట్టు ఆ వాటర్ ట్యాంక్తో మా ఊరు ప్రతీ ఇంటికి నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చినపుడు అందరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చినపుడు అందరం కూడా అదే వాటర్ తాగుతాము

ఆ వాటర్ మేము త్రాగడం వల్ల మాకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మాకు మంచిగా అనిపిస్తాయి వాటర్ వేరే ఊరివాళ్ళు కూడా మా వాటర్ని చాలా మంచిగా చూసు మంచిగా ఉన్నాయి వాటర్ అంటారు ఎక్కడి నుంచో వస్తారు సో ఒకటి మా దగ్గర వాటర్ ప్లాంట్ ఉంటుంది ఈ వాటర్ ప్లాంట్ దగ్గర నుంచి కూడా చాలా మంది కొనుక్కుంటూ పోతారు అన్నట్టు కొనుక్కొని పోతారు కొనుక్కొని పోయినప్పుడు ఈ వాళ్ళు ప్రతీ ఊరిలో వాటర్ ఉంటుంది వాటర్ సఫిసియంట్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది సో అలాగే రోడ్డు ఉన్నపుడు కూడా మనము ఏంటి అంటే ఒక టేస్ట్ ఉండాలి అండి వాటర్ ఇప్పుడు కొంత మంది ఏంటంటే కొన్ని ఊళ్ళల్లో మన వాటర్ ఎక్కడేవైనా మనం చూట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు స్నానాలు చేసినప్పుడు కొంచెం ఎలర్జీ లెక్క స్టార్ట్ అవుతుంది ఆ వాటర్ వేరే ఉంటాయి బాయిలో వాటర్ వేర ఉంటాయి

ఎక్కువ అయితే త్రాగము సో మన ఊరి టేస్ట్ మనకు ఉంటంది కాబట్టి మనం ఖచ్చితంగా మన టేస్టుని మనం చూసుకోవాలి ఇతర టేస్టులకు చూడాలని చూసి కూడా మళ్ళీ మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడి వాటర్ అక్కడి వాటర్ త్రాగేసరికి గొంతు పడుతుంది దగ్గు వస్తుంది సర్ది అవుతుంది జలుబు అవుతుంది ఇందంతా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూడా వాటర్

మంచిగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ త్రాగడానికి ప్రిపేర్ అవుతాము సో మనము ఏ జనరల్ వాటర్ అంటే మనకు ఇప్పుడు వస్తున్న వాటర్ అంటే మ ట్యాప్ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ ట్యాప్ వాటర్ చూస్తే వేరే ఉంటుంది ఆదే ప్యూరిఫై వాటర్ వేరే ఉంటుంది ప్యూరిఫై వాటర్ వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం మందికి ఎనర్జీ ఎనర్జీ బాగా ఉండదు సో ఆ విధంగా

తరువాత ఇంకా ఎక్కడ ఏదైనా కూడా మనకి మంచిగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ ప్యూరిఫై వాటర్ త్రాగుతాము అన్నట్టు మళ్ళీ ఈ ప్యూరిఫై వాటర్ క్యాన్ వాటర్ ఈ వాటర్ త్రాగేసి వస్తే మనకి మంచి వాటర్ కలుషితం కాని వాటర్ మనకి కావాలి కాబట్టి మనం

చూస్తాము చూసినప్పుడు ఈ ముఖ్యంగా ఏంటంటే వాటర్ఫాల్ వాటర్ దగ్గర ఫుల్ జాగ్రత్తగా ఉండాలి కొన్ని వాటర్ మనం త్రాగినప్పుడు కూడా కొన్ని వాటర్ చూసుకుంటూ త్రాగాలి ఎందుకంటే కొన్ని వాటర్ పురుగులు అవి కూడా వస్తుంటాయి సో అట్లా కాకుండా మంచిగా మంచి వాటర్ని తీసుకొని మంచి వాటర్ త్రాగితే ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్టు మనం మంచి వాటర్ని తీసుకోవాలి మంచి వాటర్ని తీసుకోవడం వల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది సో వేస్ట్ వేస్ట్ వాటర్ తీసుకుంటే అంటే వేరే అంటే కొంచం హెల్త్కి ఫుడ్ కొంచెం బాగుండదు అన్నట్టు అందుకోసం అందుకోసం దూరం ఏదైనా కూడా మిగతా వేస్ట్ వాటర్స్ అలాంటివి తీసుకొని తిన్నప్పుడు త్రాగినప్పుడు కొంచం హెల్త్ కూడా హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉండదు అన్నట్టు అందుకోసం మంచి నీళ్ళు త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి అందుకోసమే మంచినీళ్ళు త్రాగితే మంచిగా ఉంటుంది చెరువులో నీళ్ళు మీరు ఏమంటారు నీళ్ళు త్రాగడం బాగా మంచిదని మంచిగా ఉంటుంది చూస్తాయి కాబట్టి కొంచెం చెరువుల నీళ్ళు త్రాగడానికి మంచివి కావు చెరువు నీళ్ళు తాగవద్దు మనకి వచ్చే ట్యాప్ వాటర్ త్రాగితే మంచిగా ఉంటుంది అందుకోసం అందరు కూడా మంచిగా వాటర్ త్రాగండి మంచిగా హెల్దీగా ఉండండి కాబట్టి అందరికి కూడా రైట్